పంతొమ్మిది ఎనభై ఒకటి నూట నలభై మూడు రెండు వేల ఐదు వందల నలభై ఒకటి పంతొమ్మిది వేల ఏడు వందల అరవై తొమ్మిది మూడు లక్షల నలభై వేల నాలుగు వందల యాభై ఐదు